మీ ఫ్లవర్ స్టోర్లో ఏమేమి దొరుకుతాయి అండి

ఆ బంతిపూలు ముద్దగా ఉంటాయా ఇట్లా ఇట్లా బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ లాగా దొరుకుతాయా

మీరు బంతిపూలు కూడా దండలు కుచ్చి ఇస్తారా లేకుంటే వట్టి ఫ్లవర్సే అమ్ముతారా చేయి

చేమంతిపూలు రోసెస్ ఎక్కువ ఏ కలర్లో దొరుకుతాయి అవైలబుల్గా ఉన్నాయి

పింకీష్లో దొరుకుతాయా పింక్లో దొరుకుతాయా రోస్

కొన్ని బంతిపూలు మాలలాగా కావాలి ఇంకా కొన్ని నార్మల్గా కావాలి ఇట్లా జాస్మిన్ కూడా దొరుకుతాయా ఒకే అండి అంటే మాలలు కూడా ఉంటాయి కదా మన మల్లెపూలలో

ఓకే

సరే ఒకే అండి